తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిలో కొన్ని ఏమిటంటే ప్రభుత్వ విధానాలు సామాజిక ప్రయత్నాలు వ్యక్తిగత ప్రయత్నాలు వాటిలో ప్రభుత్వ విధానాలు అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తెలుగును అధికార భాషగా ప్రకటి ప్రకటించాయి అవి తెలుగు భాషను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నాయి వీటిలో తెలుగులో విద్యను తప్పనిసరి చేయడం తెలుగు భాషపై పరిశోధనను ప్రోత్సహించడం మరియు తెలుగు భాషా సంస్కృతిని ప్రోత్సహించడం ఇక సామాజిక ప్రయత్నాలకు వస్తే తెలుగు భాషా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యక్తులు తెలుగు భాషను ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు వీటిలో తెలుగులో పుస్తకాలు పత్రికలు మరియు ఇతర సాహిత్యాన్ని ప్రచురించడం తెలుగు భాషా కార్యక్రమాలు మరియు ఉత్సవాలను నిర్వహించడం మరియు తెలుగు భాషను నేర్పడానికి కోర్సులను అందించడం వంటివి ఉన్నాయి వ్యక్తిగత ప్రయత్నాలకు వస్తే ప్రతి ఒక్కరు తెలుగు భాషను కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి కొంత పాత్ర కొంత పాత్ర పోషించవచ్చు వీరు తెలుగులో మాట్లాడటం వ్రాయడం మరియు చదవడం ద్వారా తెలుగు భాషను ఉపయోగించవచ్చు మీరు తెలుగు భాషా కార్యక్రమాలు మరియు ఉత్సవాలకు హాజరు కావచ్చు మరియు తెలుగు భాషను నేర్పడానికి మరియు ప్రోత్సహించడానికి ఇతరులకు సహాయం చేయవచ్చు జనం ఈ ప్రయత్నాలలో పాల్గొనడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి ఆ మార్గాలు ఏమిటంటే తెలుగులో మాట్లాడండి వ్రాయండి మరియు చదవండి మీరు తెలుగులో ఎక్కువగా మాట్లాడితే మీరు దానిని మెరుగ్గా తెలుసుకోవడానికి మరియు మరింత సహజంగా ఉపయోగించడానికి ప్రారంభిస్తారు తెలుగు భాషా కార్యక్రమాలు మరియు ఉత్సవాలకు హాజరవ్వండి ఈ కార్యక్రమాలు మరియు ఉత్సవాలు తెలుగు భాష మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మరియు మరింత మంది తెలుగు మాట్లాడే ప్రజలను కలవడానికి మీకు అవకాశం ఇస్తాయి ఇక తెలుగు భాషను నేర్పడానికి మరియు ప్రోత్సహించడానికి ఇతరులకు సహాయం చేయండీ దీని ద్వారా మీరు తెలుగు భాషలో చురుకుగా ఉంటే మీరు దానిని కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి సహాయం చేయవచ్చు తెలుగు భాష ఒక అందమైన మరియు సంపన్నమైన భాష మనం అందరికీ అందరం కలిసి పని చేస్తే దానిని భవిష్యత్తు తరాలకు సంరక్షించవచ్చు స్కూల్లో చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ కాకుండా తెలుగు భాషకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి తెలుగు నేర్పాలి దేశ భాషలందు తెలుగు లెస్స